నేను డైలీ చేసే పనులు డైలీ ఎలా తిరిగి రోజుకి నాలుగు లీటర్లు ఖచ్చితమైన నీళ్ళు తాగుతాను తర్వాత ప్రొద్దున లేచి రన్నింగ్ ఎక్ససైజ్ వంటి కార్యక్రమాలు చేస్తాను వాకింగ్ వాకింగ్ కూడా డైలీ నాలుగు కిలోమీటర్లు ఖచ్చితంగా చేస్తాను అలాగే ఎక్ససైజెస్ కొంచెం డైట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అవి మ్యాక్సిమం ఏమి తినను అండి అన్ని లీఫీ వెజిటేబుల్స్ ఆదివారం అయితే చికెన్ ఇలా నా ప్రోటీన్ ప్రోటీన్ ఇవి అన్ని ఎంచుకుంటాను